నిన్న మధ్యాహ్నం పన సుమారు పన్నెండు గంటలు పన్నెండున్నర ఆ టైంకి నేను ఎతి నుంచి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను సో నేను ఊరు వెళ్ళొచ్చి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇంటికి బయలుదేరి ఏమైనా వండుకుని తిందాము అంటే వర్షం చితక్కొట్టేస్తుంది బయట సో ఇంత అంత వర్షంలో కూడా ఇంక ఇంటికి వెళ్ళడానికి ఇంక ఎటువైపు దారి లేక నేను ఏం చేశాను అంటే ఆర్డర్ పెట్టుకున్నాను ఎతి ఎతి నుంచి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఆర్డర్ పెట్టుకున్న హాఫ్ ఎన్ అవర్లో వచ్చేస్తుంది అని చెప్పి నాకు అక్కడ టైం చూపించారు కానీ నేను ఆ వర్షం మూలంగా అనుకున్నాను ఇది హాఫ్ ఎన్ అవర్లో రాదు సుమారు నాకు తెలిసి ఒక గంటలో ఒక గంట పట్టేస్తుంది అనుకున్నాను కానీ హాఫ్ ఎన్ అవర్లోపే అంత వర్షంలో కూడా ఆ డెలివరీ అబ్బాయి టైంకి టైం కన్నా ముందే తీసుకోని వచ్చాడు సో ఆ ఫుడ్ కూడా నేను తీసుకు వస్తున్నప్పుడు ఫుడ్డు అటు ఇటు కదిలి ఒలికిపోవడం లేకపోతే లోపలున్న చేరువా లీక్ అయిపోవడం లేకపోతే లోపలున్న ఆ ఉల్లి చట్నీ లీక్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి అనుకున్నాను కానీ అంత వర్షంలో కూడా వాళ్ళు ఫుడ్ కూడా చాలా క్వాలిటీ అయిన ఫుడ్ పంపించారు రైస్ కూడా చాలా బాగుంది అన్నం కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ దాని యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి ఇంగ్రీడియన్స్ వాడినట్టు ఉన్నారు కాక వాళ్ళ హోటల్ వాళ్ళు సో హోటల్ వాళ్ళని చాలా నేను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాను సో అబ్బాయికి కూడా టిప్ ఇచ్చాను సో ఎంత వర్షంలో కూడా నేను పంపించిన ఆర్డర్ ఇంకా టైం కన్నా ముందే పంపించారు సో ఈ సర్వీస్ చాలా ఆ ప్రశంసనీయదగింది సో నేను కూడా చాలా మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేసాను సో ఆ టేస్ట్ కానీ చాలా బాగుంది ఇంత వర్షం పడుతున్నా సరే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా సరే టైం లోపు తీసుకొచ్చారు సో ఇది చాలా అభినం అభినందించిన తగిన విషయంగా భావిస్తున్నాను సో ఆ ఎతి వారికి కూడా నాకు తరుపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నెక్స్ట్ ఆ డెలివరీ బాయ్కి కూడా నేను నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను